హలో హలో నమస్తే సార్ నా పేరు సత్యనారాయణ సార్ మాది ఖమం సార్ మీరు ఆగ్రోజ్ కంపెనీనించా సార్ నాకు ఊరే బత్త కావాలి సార్ నాకు ఒక పది కావాలి సార్ ఇరవై ఐదు ఉన్నాయా సార్ ఇరవై ఇరవై ఉన్నాయా సార్ ఎంత సార్ కాస్ట్ ఇరవై ఇరవై ఉంటుందా సార్ అదేంటి సార్ కాస్ట్ పెరిగిందా సార్ కల్తీ మందు కాదు సార్ మంచిది పోలానికి సార్ ఎకువ రెట్లని కాదు సార్ మంచిగుండాలి అన్నీ తట్టుకోవాలి ఏ మందు సార్ సరే సార్ రాత్రి కూర్చుని మాట్లా మాట్లాడతా